నమస్కారం అండి అది నా పేరు కే తేజ అండి నేను ఇలా కాకినాడ నుండి మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను నేనే అండి అది అంటే ఉన్నాయి అండి రెండు మూడు ఫస్టు ఒక ఫంక్షన్ పెళ్ళి ఉందండి దగ్గరలో మీ గురించి విన్నాను మీరు బాగా చేస్తారన్నారు అంటే దగ్గరలో అంటే ఒక ఏడు రో ఒక నెల రోజులు ఉంది నెల రోజులు

అదే నెల రోజులలో ఉండచ్చు అండి

అంటే మా ఇల్లు వచ్చి అంత పెద్దది కాదండి అందుకని కల్యాణ మండపంలో చేద్దాం అనుకుంటున్నాం ఒక అంటే మా వాళ్ళు జనాభా వచ్చేసరికి అదే జనాభా ఉజ్జాయింపు ఒక రెండు వందల మంది వస్తారండి

క్యాటరింగ్ అంటారు అంటే అంత బాగా ఉందండి ఒక విషయం అడగాలి నేను కొంచెం మంచి మంచిగా చేద్దాం అనుకుంటున్నాను ప్లేటుకి ఎంత పడుతుంది అండి క్యాటరింగ్ ఇస్తాను అన్నారు కదా పెళ్ళికి కదండి పెళ్ళికి వెజ్ పెడతాము

అంటే వృధా కాకుండా అందరు ఇష్టంగా తినేలాగ కొంచం ఎక్కువ అయిన పర్లేదు ఆ మాత్రం చాలండి అంటే అతుకు పోకుండా

సరే అండి ఓకే అండి మరి బూరెలలాంటివి

ఇంకా ఇంకోటి ఏంటంటే అంతా అయిపోయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ అండి అందరికి వేరేగా కాదండి తిన్న తర్వాత లాస్ట్లో పెట్టేసి ఇలా పెట్టండి

అంటే మా ఊరికి కాకినాడ పరిసరాలలో మంచి కల్యాణ మండపం మీరుచూసి చెప్తే దాన్ని బట్టి మేము ఆలోచించుకుని చెప్తాం అండి మంచిది అండి సరే అండి